ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతీ ఒక్క వంటకం కూడా చాలా అంటే చాలా శుభ్రంగా అలాగే మేం చేసినట్టుగా ఇంకెవరు చేయలేనంతగా అంత రుచిగా ఉంటుంది అలాగే ఇంకా ఏంటంటే ఎప్పుడయినా సరే మా వం మా ఆంధ్రప్రదేశ్ వంటకాలు తిన్నవాళ్ళు ఎవరో ఎవరు కూడా వేరే మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్లాలంటే వెళ్ళ వెళ్ళలేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అంతా ఇష్టపడి ఇంకా ఇక్కడే ఉండిపోయి ఇంకా ఇక్కడే పనులుచేసుకుని ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉన్నారు అలాగే ఇంకా ఏంటంటే ఆంధ్ర కానీ ఏదయినా సరే చాలా అంటే చాలా ఘనంగ చేసుకుంటారు అలా చేసుకోవడం వల్లా ఈ పుట్టింటికీ వా కూతుర్లు వచ్చీ పెద్దలకి బట్టలు పెట్టుకోవడం కానీ వేరే ఇంకా ఏమి వాళ్ళు వాళ్ళ సంస్కృతిని వాళ్ళు తెలుపుకునేటట్టు వాళ్ళు ప్రతీ పండుగని ఘనంగా చేసుకుంటారు ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చేసరికి పుట్టింటికి ఓ కూతుర్లు వచ్చేసి పెద్దలకి బట్టలు పెట్టుకోవటం ఉగాది వచ్చేసరికి నూతన సంవత్సరంగా చేసుకోవడం అలాగే దసరా నవరాత్రులు చేసుకోవడం ప్రతి అమ్మవారిని ఒక్కొక్క రోజు నిలబెట్టి అమ్మవారిని దర్శించుకోవడం ప్రతీ ఒక్కటి ఇక్కడున్న సంస్కృతి ప్రతీ ఒక్కటి పద్ధతులు అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అని అయితే నేను చెప్తాను